అవును నేను ప్రజల ప్రసతి ఇష్టమైనవి కాకుండా ఇతర వార్త పత్రికలు చదవడానికి ప్రయత్నించాను వార్తా పత్రికల మధ్య వాటి ప్రేక్షకులు దృష్టి మరియు రాజకీయ బట్టి అనేక తేడాలు ఉన్నాయని నేను కనుగొన్నాను ఉదాహరణకు న్యూయార్క్ టైమ్స్ ఉదాహ ఉదాహరణ ధరణిలో కూడిన జాతీయ వార్తాపత్రిక ఇది ప్రస్తుత ఘటన యొక్క లోతైన రిపోర్టింగ్ మరియు విశ్లేషణపై దృష్టి పెడుతుంది ఒక జాతీయ పత్రిక కానీ ఇది సాంప్రదాయ పత్రికలు కాని ఇది వ్యాపారం మరియు ఆర్థిక వార్తలపై దృష్టి పెడుతుంది స్థానిక వార్తక పత్రికలు మరోవైపు వారి కమ్యూనిటీకి సంబంధించిన వార్తలపై దృష్టిపెడతాయి వారు తరచుగా స్థానిక సమస్యలపై ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి ప్ర ప్రయత్నిస్తున్న వారు మరింత సంపాదయిక చేయడానికి కావచ్చు వార్తాపత్రికలు ఎలా భిన్నంగా ఉన్నాయో అవి ప్రస్తుత ఘటనలు కవర్ చేసే విధంగా అతిపెద్ద తేడా అని నేను చెప్తాను జాతీయ వార్త పత్రికల్లో పెద్ద కథలపై దృష్టి సరిస్తాయి అయితే స్థానిక వార్తాపత్రికలు వారి కమ్యూనిటీకి సంబంధించిన మరింత నిర్దిష్ట కథలపై దృష్టి పెడతాయి ఆనందంగా జాతీయ వార్త పత్రికలు మరింత సంపాదయిక స్వరంగాన్ని కలిగి ఉండవచ్చు అయితే స్థానిక వార్త పత్రికలు మరింత లక్ష్యంతో ఉండవచ్చు